నాకు ఇష్టమైన సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ ఎస్ఎస్ తమన్ వీళ్ళ పాటలు చాలా బాగుంటాయి అంటే వీళ్ళ మ్యూజిక్లు ఉండే సినిమాలు చాలా బాగా కొడతారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది బాగా ఆ సినిమాలోని పాటలు ఆకట్టుకుంటాయి సినిమా హాల్లో చూస్తే మంచి అనుభూతిని మనం ఫీల్ అవుతాము దేవిశ్రీ ప్రసాద్ మూవీ మ్యూజిక్తో పాటు మంచి సింగర్ కూడా అతని పాటలు బాగా పాడుతాడు యూత్ని యూత్ని పిచ్చెక్కించే పాటలు పాడతాడు యూత్కి కనెక్ట్ అవుతాయి బాగా